తెలంగాణలో ఇప్పుడు అయితే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కళలు ఎట్లాంటివి అని అంటే మనము నాట్యం చేయడం గానీ లేదంటే పాటలు పాడడం గానీ ఇలాంటివి చ ఎవరికైనా మనిషికి ఎవరికో ఒకరికి మంచి ఒక ఆర్ట్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి నాట్యం చెయ్యడమో లేదంటే పాటలు పాడడమో లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళ వాళ్ళ లోపల కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ తెలంగాణ వచ్చినప్పుడు నుంచి కొన్ని పోటీలు పెట్టడం గానీ లేదంటే మనకి స్కూల్లో గానీ రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రం తరపున అందరు కలిపి ఒక పోటీ పెట్టడం కానీ ఇవన్నీ పెట్టడం వల్ల మనకి అసలు ప్రజలలో ఎంతమందికి ఎంత మంచి కళలు ఉన్నాయి అనేటివి బయటపడుతున్నాయి అనమాట దీనివల్ల వాళ్ళకి ఉపయోగమే ఎందుకంటే వాళ్ళు ఎక్కడ్నో పల్లెటూర్లో ఉండి ఇలాంటి పోటీలకు వచ్చి వాళ్ళ యొక్క కళలు వాళ్ళు నిరూపించుకుంటారు అనమాట ఈ పోటీల వల్ల వాళ్ళ యొక్క కళ అనేది ప్రచ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తోంది ఇతనిది ఎంతో మంచి విషయము ఇలా కాకుండా ఒక్క ఏంటి నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా మనకి రెండు మూడు సార్లు అయినా రాష్ట్రం తరపున ఏదో ఒక పోటీ అనేది పెట్టాలి పెట్టినప్పుడు ఏంటని అంటే మాది మాకు కూడా పిల్లలకి ఒక ఉత్సాహం అనేది కలుగుతాది సరే నేను నా దగ్గర కూడా ఎంతో కొంత ఒక కళ ఉన్నది నేను అది నిరూపించుకోవాలి అనేది ఒకటి మనకు అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఏందని అంటే ఈ తెలంగాణలో అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నుండే తెలంగాణ వచ్చిన తర్వాత నుండే చాలా వరకు అందరూ ఎవరో ఒకరు మంచి పల్లెటూరు నుంచి ఒక్ ఎవరైనా ఒకరు వాళ్ళకి ఇంత మంచి కళ ఉన్నది అని నిరూపించుకుంటాడ్రు ఇంకా ఇంకా ఎన్నో మంచి మంచి పోటీలు పెట్టాలి ప్రజలకు అందరికీ సహకరించాలి అనుకుంటున్నా నేను